మీ ప్రాంతంలో జరుగుతున్న నేరాలపై మీ అభిప్రాయం ఏమిటి దీనికి కారణం పేదరికమా లేదా నిరుద్యోగమా

నాకు తెలిసినంతవరకు దొంగతనం అనేవి చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం కంటే ఇప్పటి నుంచో దొంగతనాలు అనేవి చాలా పర్టికులర్ అండ్ చాలా ఎక్కువగా జరిగాయి దొంగతనాలకి మొదటి కారణము పేదరికం ఒక ఒక ఫ్యామిలీలో ఒక బాబు లేదా ఒక అమ్మ కొడుకు తల్లి కొడుకు ఉన్నపుడు కొన్న కొన్ని పరిస్థితులలో డబ్బు అనేది హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు లేదా అప్పు కట్టాల్సి వచ్చినప్పుడు డబ్బు అనేది చాలా డబ్బు ఇంకా గౌరవం అనేవి చాలా రిలే చాలా దగ్గరగా ఉండే థింగ్స్ ఎందుకంటే అప్పువాడు ఇంటికి వచ్చి నానా గొడవలు చేసి మనకి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు గౌరవం అనేది మనది రెస్పెక్ట్ అనేది పోతుంది చాలా అవమానించినట్టు అవుతుంది అప్పువాళ్ళు వచ్చి ఇంటికివచ్చి గొడవ చేసినప్పుడు సో ఐ థింక్ డబ్బు అనేది చాలా ముఖ్యము ఈ ఈ జనరేషన్లో ఈ ఇలాంటి టైంలో కరోనా తర్వాత డబ్బు అనేది చాలా ఇంకా ఇంకా ఇంపార్టెంట్ సో దొంగతనాలకి మొదటి కారణం నాకు తెలిసి పేదరికమే ఉండొచ్చు నిరుద్యోగానికి వచ్చేసరికి మన నాకు తెలిసినంత వరకు ఇక్కడ పాలిటిక్స్ అనేవి తర్వాత కరప్షన్ అనేవి మనకి ఎక్కడైనా ఉంటాయి ఎలాంటి ఫీల్డ్లో అయినా సో మన దగ్గర టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ వల్ల మనము చేయలేకపోతాము రామాకి డబ్బు రాదు అలాంటప్పుడు మనకి ఆ కోపంలో మనుషుల మీద ఆ కోపంలో మనము ఒకొక్కసారి మనుషులు దొంగతనం చేయవచ్చు సో దొంగతనం ఎలాంటికి మనం ఎంత చేసినా అది కరెక్ట్ కాదు మనం ఎలాంటి రీసన్కి చేసిన కానీ కొన్ని సార్లు అది మనుషులు అలాంటి పరిస్థితికి లొంగాల్సి వస్తుంది ఇంకొక దొంగతనానికి ఇంకొక రీసన్ అలా కొన్ని కొంతమందికి ఇలా విగ్రహాలని దొంగిలించి పెట్టుకోవాలన్న ఒక ఆశ కోరిక అనేది ఉంటుంది సో మే బి దొంగతనానికి అది ఒక కారణం కూడా అవ్వొచ్చు ఈ ఇంకా ఇప్పుడు జరుగుతున్నా ప్రాబ్లం నేరాలలో రేప్ అనేది ఆడవాళ్ళపై లేదా మగవాళ్ళపై జరిగే రేప్ అనేది చాలా మేజర్ నేరం సో నాకు తెలిసి రేప్కి పేదరికానికి నిరుద్యోగానికి ఏమి సంబంధం లేదు ఇంకా ఇంకా ఆడవాళ్ళ రోడ్డుపై వెళ్తున్నప్పుడు చైన్ స్నాచింగ్ చేయడం అనేది చా మనము కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూనే వస్తున్నాం కాబట్టి చైన్ స్నాచింగ్ కూడా దొంగతనమే కాబట్టి దానికి పేదరికానికి నిరుద్యోగానికి కొంచెం సంబంధం ఉండొచ్చు సో ఎలాగైతే నేను ఇందాక చెప్పినట్టు కొన్నిసార్లు మన ఆర్థిక సమస్యలు ఆర్థిక సిచువేషన్స్ కానీ దొంగతనానికి పాల్పడేలా చేస్తాయి ఎందుకంటే మనకి ఇంకా ఏ ఆప్షన్ ఉండనప్పుడు దొంగతనమే మనకి ఈజీగా డబ్బులు త్వరగా వచ్చేటట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది